ఏలూరు జిల్లాలోని కొన్ని గుర్తించతగ్గ స్థలాలు అలాగే చారిత్రాత్మక ప్రదేశాలు ఏంటంటే ముఖ్యంగా ఆలయాలు మా ఏలూరు జిల్లాలో శ్రీ గంగానమ్మ గుడి ఇది మా జి మా నగరంలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధమైన ఆలయం అలాగే మరొకటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఇది మరొక ప్రసిద్ధి ఆలయం పెదగళ్ళ వీరభద్రస్వామి వారి ఆలయం కూడా కూడా పన్నెండవ శతాబ్దానికి చెందిన ఆలయం ఇది శిల్ప కళలకు ప్రసిద్ధి చెందింది కొల్లేరు శ్రీ నరసింహస్వామి వారి ఆలయం కొల్లేరు సరస్సు ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధమైన ఆలయం అలాగే ఏలూరు జిల్లాలో కొన్ని కోటలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మొదటిది కొండపల్లి కోట ఇది పద్నాల్గవ శతబ్దానికి చెందిన కోట దాన్ని శిల్పకళ మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యతను చాలా ప్రసిద్ది చెందింది గుంటుపల్లి కోట పదహారవ శతాబ్దానికి చెందిన కోట ఇది కృష్ణానది ఒడ్డున ఉంది పురాతన వస్తు ప్రదర్శనశాలలో ఏలూరు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే అలాగే అవి ఏమేంటంటే ఏలూరు జిల్లా పురాతత్వ మ్యూజియం ఇది మా నగరంలో ఉన్న ఒక చిన్న మ్యూజియం జిల్లాలోని పురాతన చరిత్రను ప్రదర్శిస్తుంది కొండపల్లి కోటలోని పురాతన వస్తు ప్రదర్శనశాల ఇది ఒక చిన్న మ్యూజియం అలాగే కోట మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల చరిత్రను ప్రదర్శిస్తుంది దీనిలో కొండపల్లి బొమ్మలు కూడా మనకు కనిపిస్తాయి అలాగే సహజ అంశాలు ఏంటంటే కొల్లేరు సరస్సు భారతదేశంలోనే అతి పెద్ద మంచి నీటి సరస్సులలో ఒకటి పక్షి ప్రియులకు స్వర్గధామం కూడా ఇది ఏలూరు జిల్లా నుండి ప్రవహించే ఒక పవిత్ర నది కృష్ణా నది అలాగే ఏలూరు జిల్లాలో ఉన్న ఒక అడవి ట్రెక్కింగ్ మరియు ప్రకృతి ప్రియులకు నెలవు పెద్ద గళ్ళు అడవులు చాలా ఆలయాలు మరియు పురాతన వస్తు ప్రదర్శనశాలలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయి కొన్ని కోటలకు ప్రవేశానికి ప్రత్యేక అనుమతి అవసరం కావచ్చు సహజ అంశాలు సాధారణంగా ప్రజలు అందుబాటులో ఉంటాయి అలాగే తీరిక సమయాలను గడపడానికి ప్రజలు ఏలూరు జిల్లాలో ఎక్కడెక్కడికి వెళ్తారంటే మొదటిది కొల్లేరు సరస్సు రెండవది ఏలూరు నగరంలోని పార్కు